నేను ఫ్రైడ్ రైస్కి ఆర్డర్ చేసాను కానీ అది ఇంకా రాలేదు చాలా టైం అయిందని ఎదురుచూస్తున్నాను ఇంకా రాలేదని వాళ్ళ వెబ్సైట్ని ఓపెన్ చేసి డెలివరీకి ఎంత టైం ఎంత సమయం పడుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను